నమస్తే మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాం మేడం చెప్పండి మేడం అయితే మేడం ప్రోగ్రెస్ కార్డు కూడా ఇచ్చాను ఆ అబ్బాయికి రెండు రోజులైంది మేడం ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చాను నేను ఇచ్చాను మేడం సైన్ కూడా పెట్టిచ్చమని అసలు అందరి పిల్లలకన్నా ఏం చదవట్లేదు మేడం చాలా తక్కువగా ఉంది చదువు నేను చెప్తున్నా కానీ ఇంకా ఏం చదవట్లేదు తన నుండి అసలు ఇంట్లో చదువుతున్నారా ఏమైనా ఇంట్లో టు ట్యూషన్ పెట్టించండి మేడం అంద అందరి పిల్లల కన్నా తక్కువ వచ్చింది మేడం మీ అబ్బాయికి ఇంట్లో అవును మేడం అన్నీ సబ్జెక్టులు పూర్ మ్యాథ్స్ మ్యాథ్సే కాదు మేడం ఇంకా అన్ని కూడా అలానే ఉన్నాయి తక్కువగానే ఉన్నాయి మార్క్స్లు నేనింకా ప్రోగ్రెస్ కార్డ్ కూడా ఇచ్చాను అందుకే సైన్ పెట్టిస్తే కనీసం మీరైనా చెప్తారేమో కొంచెం ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టించండి మేడం తనకి

ఫోన్స్ కూడా ఎక్కువ ఇవ్వకండి మేడం అసలు మీరు ఇంటిదగ్గరకొచ్చిన ఫోన్స్ ఇవ్వకండి నేనూ చెప్తున్నా మేడం అసలు మీ అబ్బాయికి అడగండి మేడం అడగండి చూసి ఓకే మేడం నేను చూస్తాను మీరు కూడా కొంచెం చూడండి మేడం చదివించండి ఇంటిదగ్గర కొంచెం

ఓకే అదే చాలా తక్కువ వస్తున్నాయి మార్కులు మీతోనే చెబుదామనుకున్నాను ఇంక మీ అబ్బాయి చూపించారా లేదా అని చూపించి సైన్ పెట్టి చూడండి మేడం కొంచెం సరే ఓకే మేడం నేను చూస్తాను చూడండి మేడం మీరు ఓకే మేడం మీరు కూడా చదివించండి కొంచెం ఇంటి దగ్గర మేమూ ఇక్కడ చూస్తాం మేడం ఓకే మేడం